హలో

హలో సార్ వినిపిస్తుందా హౌసింగ్ లోన్ కోసం కాల్ చేసారా రేట్ అఫ్ ఇంట్రెస్ట్ మీకు నార్మల్గా ఏ హౌస్ కట్టాలనుకుంటాన్నారు అంటే ఎంత అమౌంట్లా తీసుకుని కడదాం అనుకుంటాన్నారు అంటే మీరు ఎంత ఎమౌంట్ లోన్ హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటాన్నారు అంటే జస్ట్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అట్లుంటది ఎయిటీన్ ల్యాక్సా ఎయిటీన్ ల్యాక్స్ లోన్ అయితే మీకు ఎయిటీన్ లేదు స్థలం బట్టి అనేది ఏం లేదు జస్ట్ హోమ్ లోన్స్ అనేటివి మీరు ఇచ్చే మేము ఇచ్చేస్తాము మీరు కట్టుకోవచ్చు ఎక్కడ అంటున్నారా అది మీ అంటే ఇప్పుడు ఎయిటీన్ తౌజండ్ అంటే ఎయిటీన్ ల్యాక్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు రేట్ అఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి టెన్ పర్సంటేజ్ పడుతుంది టెన్ పర్సంటేజ్ ఉంటుంది ఎవ్రీ మంత్ మీకు ఎయిటీన్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ తౌజండ్ కట్టుకోవాల్సి వస్తుంది ఎవ్రీ మంత్ మీరు ఎవ్రీ వన్ ఎవ్రీ మంత్ ఈఎమ్ఐ ఎయిటీన్ తౌజండ్ కట్టుకోవాలి మీరు ఇట్లా తీసుకుంటే లేదు వన్ టైం సెటిల్ చేసేస్తారు వన్ టైమ్ సెటిల్మెంట్ అయిపోతుంది అంటే మీకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఆధార్ ఆధార్ కార్డు ప్రూఫ్స్ ఉంటాయి కదా మీ ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు తర్వాత బ్యాంక్ ఎకౌంట్ డీటెయిల్స్ దాని తర్వాత మీరు ఇల్లు ఎక్కడ కట్టాలి అనుకుంటున్నారో అది దాని ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలి పేపర్స్ అవన్నీ డీటెయిల్స్ అనేటివి మీరు సెండ్ చేస్తే మేము దాని ప్రాసెస్లో అప్లికేషన్ చేసేసి మీకు లోన్ అనేది అప్రూవ్ చేస్తాం సో దాని ప్రాసెస్ బట్టి ఉంటుంది మీకు ఒక టూ త్రీ డేస్లల్లో లోన్ అనేది అప్రూవ్ అయిపోతుంది మ్యాక్సిమం వన్ వీక్ టైం తీసుకుంటుంది మ్యాక్సిమం వన్ వీక్ అంటే వన్ వీక్లో టూ త్రీ డేస్లల్లో కంప్లీట్ అవుతుంది ఇక లోన్ అనేది

లేదు నెక్స్ట్ మంత్ నుంచల్లా మీరు ఈఎమ్ఐ కట్టుకుంటూ చేసుకోవాలి యాన్యువల్ రేట్ అఫ్ ఇంట్రెస్ట్ కాదు రేట్ అంటే నార్మల్గా యాన్యువల్ది నేను చెప్పాను అట్లా ఉంటుంది ఓకే